మీ గ్రామీణ సమాజంలో ముఖ్యంగా మీరు ఎదురుకునే వనరులు శిక్షణ మద్దతు లేకపోవడం వంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా డ్యాన్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కాకపోతే చాలామందికి లేని వాళ్ళకి డ్యాన్స్ రావడం అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళేమో డ్యాన్స్ స్కూల్కి వెళ్ళలేక సరిగ్గా నేర్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం జరుగుతుంది గవర్నమెంట్ వాళ్ళకు డ్యాన్స్కు సంబందించినవి ఏమైనా స్కూల్ లాంటిది పెడ్ పెడితే మంచిగా ఉంటుంది ఇంకా అంటే శిక్షణ ఇవ్వటానికి మంచి డాన్సర్స్ని స్కూల్లలో పెట్టడం మంచిది పిల్లలకు డ్యాన్స్ మాస్టర్ నేర్పు నేర్పిస్తూ ఉంటే పిల్లలు కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారు ముందు చాలా ప్రోత్సహించడం మంచిది